హలో క్యాబ్ డ్రైవర్ ప్రశాంత్ ఆ అండి నేను జోష్వాన్ మాట్లాడుతూన్నానండి నేను క్యాబ్ బుక్ చేసి చాలాసేపు అయింది మీరు ఇంకా నన్ను ఎక్కించుకునే ప్రదేశానికి రాలేదు ఇంకా నేను బుక్ చేసి అరగంట సమయం దాటిపోయింది అండి మీ ఆలస్యానికి కారణం చెప్తారా కొంచెం